యువతలో చాలా మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు ఎందుకంటే ఉద్యోగాలు దొరకక వాళ్ళు చాలా ఆందోళనకు గురవుతున్నారు మరి కొందమంది అయితే ఎక్కువగా సుసైసు అలాంటివి చేసుకో అలాంటివి చేసుకుంటున్నారు ఎందుకంటే యువతలో చాలా మంది ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ అనేవి చేస్తున్నారు ఇంజినీరింగ్స్లో జాబ్స్ అనేవి లక్షల మంది ఉంటే వేలలో మాత్రమే ఉద్యోగాలనేవి దొరుకుతున్నాయి మిగితా వాళ్లందరు ఏం చేయాలో అర్దంకాకుండా చదివిన చదువు వేస్ట్ అయిపోతుంది అనే బాధతో మరెన్నో ఇవి ప్రయత్నించి ప్రయత్నించి నిరాశతో ఆందోళనతో ఏదో ఒకలి డిప్రెషన్కి ఇలాంటివాటికి ఆందోళనకరమైన వాటికి మరెన్నిటికో గురవుతున్నారు ఇలాంటి యువత కోసం మీరు మరెన్నో ఉద్యోగావకాశాలను ఇలాంటివి కలిపించాలనేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే యువత చాలా మంది చదువుకొని బయట వస్తే లక్షల మందికి జాబ్స్ రావాలి లక్షల మందికి జాబ్స్ కావాలంటే కాని పది వేల జాబ్స్ ఈ మాత్రమే ఉన్నాయి మిగితా మంది అంతా ఏం చేయాలి మిగితా వాళ్లంతా ఏం చేయాలి చదువుకున్నా చదువుకున్నా చదువంతా వృధా ప్రయాసే కదా కావున మీరు మరెన్నో ఉద్యోగ అవకాశాలను కలిపించాలని ప్రభుత్వంని కోరుకుంటున్నాము యువత ఎలాంటి ఎలాంటి డిప్రెషన్కు ఎలాంటి బాధకు గురికౌకుండా ఉండాలంటే ఏ లక్షలమంది ఉంటే కనీసం పన్ తొంభై తొమ్మిది వేల జాబ్స్ అయిన ఉండాలి తొంభై తొమ్మిది ఉద్యోగాల తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలైన వాళ్ళకి అందుబాటులో ఉండాలి అలా చేసీనప్పుడే వాళ్లు ఎలాంటి వాటికి గురికాకుండా ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు